మాకు వాతావరణం వలన పంట నష్టం బాగా జరిగింది మేము పంట నష్టం కోసం గ్రామ పంచాయతీకెళ్ళి గ్రామపంచాయతీలో కార్యదర్శిని కలిసి పట్టా పాస్బుక్ మా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చి మాకింకేమైనా కావాలి అంటే అన్నా మాకు తెలియదు కాబట్టి చెప్పమనని చెప్పి ఏమైనా పంట నష్టం కోసం చాలా చాలా ఖర్చయింది ఆ ఖర్చు కూడ ఉండేది మా అన్న పెట్టుబడులు కూడా ఉండే పెట్టుబడి కూడా ఉండే ఆయని చెప్పడం జరిగింది నష్టంకు రెండు చెప్పడం జరిగింది ఏమైనా సాయం చెయ్యాలని కోరుకుంటున్నాను